లాస్ట్ ఫ్యూ ఇయర్స్ రోడ్ యాక్సిడెంట్స్ రేట్ చాలా ఇంక్రీజ్ అయింది వాటికి రీజన్స్ ఓవర్ స్పీడ్ అవసరమైన దానికంటే ఎక్కువగా స్పీడ్లో వెళ్తున్నారు కేర్లెస్గా డ్రైవ్ చేస్తున్నారు ఫోన్స్ యూస్ చేస్తూ లేదంటే సాంగ్స్ వింటూ డ్రైవ్ చేస్తున్నారు డ్రంకన్ డ్రైవ్ మెయిన్గా డ్రింక్స్ చేసి డ్రైవ్ చేస్తున్నారు ఇంపాపర్ రోడ్స్ రోడ్స్ మీద గుం గుంతలు ఉండడం వల్ల లేదంటే రోడ్స్ అనేవి ప్రాపర్గా లేకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి పెరుగుతున్నాయి ట్రాఫిక్ రూల్స్ని ఫాలో చేయకపోవడం యాక్చువల్లీ ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేయడము సిగ్నల్స్ని ఫాలో అవకపోవడము సో హౌ టు ప్రివెంట్ అంటే మనం ఎలా వాటిని తగ్గించగలము అంటే స్పీడ్ని కంట్రోల్ చేయాలి డ్రింక్ అండ్ డ్రైవ్ చాలా స్ట్రిక్ట్ చేయాలి సెల్ ఫోన్స్ అస్సలు యూస్ చేయకూడదు సీట్ బెల్ట్ అయితే మ్యాండేటరీ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫా ఫాలో చేయ్యాలి అండ్ క్లైమటిక్ కండిషన్స్ వల్ల కూడా ఇలాంటివి అవుతున్నాయి కాబట్టి సో బెటర్ టు అవాయిడ్ డ్యూరింగ్ హీట్ క్లైమేట్ ఆర్ కోల్డ్ క్లైమేట్